స్కూల్స్ అండ్ కాలేజెస్లలో యూనిఫామ్ ఇవ్వడం అనేది మంచిదే ఎందుకంటే యూనిటీగా ఉండడానికి విద్యార్థులకి వాళ్ళు పెద్ద వీళ్ళు గొప్ప వీళ్ళు పేద అనే ఎటువంటి తారతమ్యం లేకుండా పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ యూనిఫామ్ ఇవ్వడం అనేది విద్యార్థులకు మంచిది తా ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరం ఒక్కటే అని అందరం ఐక్యంగా ఉండాలి అనేది అందరమూ ఒకటే యూనిటీగా ఉండాలి అనేది ఈ యూనిఫామ్ యొక్క ముద్దె ముఖ్య ఉద్దేశము పాఠశాలలు కాలేజీలలో కూడా యూనిఫామ్ ప్రొవైడ్ చేయడము చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నౌ ఏ డేస్ ఒక్కరూ పేదోళ్లు ఉంటున్నారు ఇంకోక్కరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకోక్కరు రిచ్ వాళ్ళు ఉంటున్నారు అందరూ ఒకటే విధంగా ఉండాలి ఉండి ఒకటే విధంగా స్కూల్కి వస్తున్నారు కాబట్టి స్కూళ్ళలో యూనిఫామ్ మెయింటెయిన్ చేయడం వల్ల నువ్వు పెద్ద నువ్వు రిచ్ నువ్వు పూర్ అనీ అటువంటి డిఫరెన్సెస్ అవి అన్ని రావు అందుకనే స్కూల్స్ అండ్ కాలేజెస్లలో యూనిఫామ్ అనేది పిల్లలకి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్